యువ విద్యార్థులకు సైన్స్ టెక్నాలజీ గురించి చదవడాన్ని ఎలా సరదాగా మార్చుకోవచ్చు నా అభిప్రాయం ఇలా ఉంది ముందుగా సైన్స్ మరియు టెక్నాలజీ విషయాలను గణిత సమీకారణాలలో లేదా గట్టి సిద్ధాంతాలుగా మాత్రమే చెప్పకుండా వీటి వెనుక ఉన్న అద్భుత కథలను తెలియజేయాలి ఉదాహరణకు గ్రహాల గురించి చదివేటప్పుడు నెప్ట్యూన్ ఎలా కనబడుతుందో కథ రూపంలో వివరించాలి ఈ విధంగా విజ్ఞానం ఒక కథలాగ మారి విద్యార్థులకు ఆసక్తిని పెంచుతుంది అలాగే సైన్స్ ప్రయోగాలను ప్రాక్టికల్గా చేయడం ద్వారా విద్యార్థులు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు చిన్న చిన్న ప్రయోగాలు మెడికల్ తయారీ రోబోటిక్స్ డిజైన్ చేయడం వీటిని ద్వారా అ అభిరుచిని పెంపొందిచేస్తాయి పెంపొందిస్తాయి ప్రాజెక్ట్ వర్క్ ద్వారా పిల్లలు తమకు తెలియని విషయాలను ఆచరణలో చూపించ గలుగుతారు మరో ముఖ్యమైన పద్ధతి టెక్నాలజీని ఆటల రూపంలో పరిచయం చేయడం కోడింగ్ గేమ్స్ సైన్స్ క్విజులు రియా రియాల్టీ సమ్యులేటర్ రియల్టీ సిమ్యూలేటర్ ఉపయోగించి విద్యను గమనించడం చాలా బాగుంటుంది ఈ విధంగా వాటిని నేర్చుకునేటప్పుడు ఆటలు ఆనందం కూడా పొందుతారు టెక్నాలజీని రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించాలి చూపించడం కూడా చాలా ముఖ్యం విద్యార్థులకు స్మార్ట్ఫోన్ను ఇంటర్నెట్ రోబోటిక్స్ డ్రోన్స్ వంటి అద్భుతమైన సాంకేతికత పరిష్ పరిష్క పరికరాలను పనితీరును చూపించడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే సైన్స్ మరియు టెక్నాలజీలో ప్రస్తుతం ఉన్న గొప్ప పరిశోధనలు జీవితాలను ప్రేరే ప్రేరణాత్మకంగా వివరించాలి వారి నిజాయితి వారి విజయాలు కష్టాలు ఆశయాలు గురించి మాట్లాడితే విద్యార్థులకు స్ఫూర్తి పొందుతారు వ్యాసరచన పోటీలు ప్రదర్శనలు పోవడం డిస్కషన్ నిర్వహించడం ద్వారా వారి తమ అభిప్రాయాలను అభివ్యక్తం చేసుకునే అవకాశం కలిగిస్తుంది మర మరొక ముఖ్యమైన అంశం పిల్లలను ప్రశ్నలు అడుగమని ప్రోత్సహించాలి ఎందుకు ఎలా ఎప్పుడు అన్న ప్రశ్నలతో వారికి క్రియాశీలమైన చదువును అలా అలవాటు చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం ద్వారా వారిలో గంభీరమైన అవగాహన పెరుగుతుంది టెక్నాలజీని స్వతంత్రంగా అన్వేషించడానికి పిల్లలను మార్గదర్శం చేయాలి ఆన్లైన్ కోర్సులు యూట్యూబ్ వీడియోస్ వర్చు వర్చువల్ ల్యాబ్ వంటిని వంటివి వారికి సూచించాలి చూపించాలి ఒక సైన్స్ క్లబ్ ప్రారంభించడం ద్వారా విద్యార్థులు కలిసి కొత్త ఆవిష్కరణను చేయగలుగుతారు వారిలో బృంద కార్యచరణ సంయుక్త పరిశీలన నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి సైన్స్ ఎక్స్పో టెక్ఫెస్ట్ వంటి కార్యక్రమాలలో విద్యార్థులను పాల్గొనాలని ప్రోత్సహించాలి ఈవెంట్ ఇవి ఈవెంట్స్లో వారి ఇతరులు ఆవిష్కరలను చూసి మరింత మోటివేట్ అవుతారు స్కూల్ తర్వాత ఫీల్డ్ ట్రిప్ నిర్వహించి పరిశ్రమలు పరిశోధన సంస్థలు మ్యూజియంలను సందర్శించడం ద్వారా విద్యార్థులకు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను వారు ప్రత్యేకంగా చూడగలుగుతారు చివరిగా చదువుని భయం లేదా భయం లేదా ఒత్తిడిగా కాకుండా ఆనందంగా సృజనాత్మకంగా తీర్చిదిద్దాలి పిల్లలు అభిరుచిని వాటి సమ సామర్థ్యంను గురించి వారికి మొదటిగా నిలబడాలి ఈ విధంలో యువ విద్యార్థులు సైన్స్ మరియు టెక్నాలజీ పట్ల సజీవమైన ఆసక్తిని అభివృద్ధి చేకుచేసుకుంటారు